మీ అభిప్రాయం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరిశ్రమను మెరుగుపరచడానికి ఏమి చేయవచ్చు నా అభిప్రాయం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరిశ్రమను మెరుగుపరచడానికి రైతులకి తక్కువ వ్యవ తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి అందించే విత్తనాలను మరియు విత్తనాలను అందించాలి ఈ విధంగా చేయడం ద్వారా పరిశ్రమలు మెరుగుపరుస్ మెరుగుపడతాయి అదేవిధంగా రైతులకి తక్కువ సబ్సిడీలో రై ఎరువులను అం సమకూర్చాలి అదే అదేవిధంగా అధిక దిగుబడి వచ్చినప్పుడు పంటలకి తగ్గ రాయితీని అందించాలి పంటకి పంటలను మార్కెట్ వ్యాల్యూతో కొనాలి అదేవిధంగా మధ్యంతర పంటలను ప్రేరేపించడం వలన అధిక లాభాలు పొంద పొందడం పొందుతారు అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలు అనేవి వ్యవసాయ పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందుతాయి పంట సమయం తక్కువ అలాగే లాభాలు ఎక్కువగా పొందడం వలన ఇతర పంటలు ను వేసుకోవడం జరుగుతుంది అలాగే ఒక సంవత్సర కాలంలో మూడు లేదా నాలుగు రకాల పంటలను తీయడం జరుగుతుంది ఈ రకంగా పంటాలు పంటలు అనేటివి లాభాలను సమకూర్చుతాయి ఉదాహరణకి కూరగాయలు పండ్లు పూలు మరియు మత్స్య చేపల పెంపకం రొయ్యల పెంపకం లాంటివి అధిక లాభాలను ఇస్తాయని నేను న మ్ముతున్నాను అదేవిధంగా రైతులు అధిక లాభాలు పొంది మార్కెట్ వ్యాల్యూకి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులన్నీ అమ్ముడుపోవడం వలన వారికి లాభాలు చెందుతాయి ఈ విధంగా వ్యవసాయ పరిశ్రమలనేటివి మెరుగుపడ మెరుగుపడుతాయి